సో ఒకప్పుడు తెలుగు భాష అనేది చాలా మంది వాడేవారు కానీ అది ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయింది ఇతర రాష్ట్రాలు వారు ఇతర రాష్ట్ర భాషను ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జామ్పుల్ హిందీ అనేది ఇతర రాష్ట్రాలలో ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి మన వాళ్ళు కూడా ఎక్కువగా వలసలు పోయిన వాళ్ళు కూడా హిందీ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు సో ఈ భాషలు ఇంగ్లీషు కానీ హిందీ కానీ ఈ భాషలు రావడం వల్ల మన తెలుగు భాష ఉపయోగం చాలా తగ్గిపోయింది అని నేను భావిస్తున్నాను అన్నీ భాషలు అనేది మనకి ఇంపార్టెంట్ మన మాతృ భాషని ఎప్పుడు మర్చిపోకూడదు అలాగే ఇతరు భాషలు కూడా నేర్చుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ కాగలుగుతాము